ముందుగా వ్యాపారం చేయాలంటే మనదగ్గర కొంచెం మూలధనం ఉండాలి మీరు ఖాళీ స్థలం మరియు కొంచెం మూలధనం ఉంటే వ్యాపారంలలో ఏదైనా ఎంచుకోవడం ద్వారా మీ దృష్టి మార్చుకోవచ్చు దింట్లో మీరు మీరే పారిశ్రామిక వేత్తగా మారడమే కాకుండా స్థానిక ప్రజలకు ఉపాది అవకాశాలను కూడా కల్పించవచ్చు మీస్ మీకు ఆసక్తిగా ఉంటే గ్రామాల్లో హాయిగా ప్రారంభించగలగే కొన్ని వ్యాపారాలను మనం తెలుసుకుందాం అదేవిధంగా వ్యాపారాలను గ్రామాలులో స్టార్ట్ చేయడానికి అంత ఆషామాషి కాదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచువేషన్లో ఎక్కువ ప ఎక్కువ ప్రజలు గ్రామాల నుంచి సిటీ ప్రాంతానికి అలవాటు అయ్యారు అదేవిధంగా ఏ వస్తువు కావాలన్నా పల్లెటూరు నుంచి సిటీకి వెళ్ళుతున్నారు అయితే మనకి గ్రామాలలో ఎక్కువగా కనబడే కొన్ని వ్యాపారాలైతే మిల్లులు జ్యూట్ మిల్లులు అదేవిధంగా విత్తనాలకు సంబంధించిన మిల్లులు అలాంటివి ఎన్నో కనబడతాయి అయితే ఒక గ్రామంలో మిల్లుని ఏర్పాటు చేయటం ఉత్తమమైన చిన్న వ్యాపారంలో ఒకటి గ్రామాల్లో చాలా మంది ప్రజలు గోధుమలు ఓట్స్ మరి మొక్కజొన్నలాంటి బార్లీ వంటి వివిధ తృణధాన్యాలు పండిస్తారు రైతులు తమ ఉత్పత్తులను ప్రాసెస్ చేయడానికి సిటీ మిల్లులపై ఆధార పడతారు ఇది వారికి కష్టంగా ఉంటుంది మరియు ఖర్చుతో కూడినది గ్రామ పరిధిలోనే మిల్లులు ఉండటంవల్ల రైతులు తమ ఉత్పత్తుల కోసం నగరానికి వెళ్ళవలసిన అవసరం లేదు మీకు గ్రామాల్లో కస్ట్మర్ల సంఖ్య పొందవచ్చు ఇక్కడ్నుంచే మీరు పూర్తిగా ఉత్పత్తులను నగరాలు నగరాల్లో కూడా విక్రయించగలరు అదేవిధంగా మీ రోజువారి అవసరాలకు అవసరమైన కొన్ని వస్తువులు కొనడానికి కూడా సిటీలకు వెళ్ళుతున్నారు అదేమి లేకుండా అదే గ్రామం మన గ్రామంలో పెట్టుకున్నట్లైతే అక్కడ ఉన్న చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు అలవాటు అవటంవల్ల ఆ గ్రామానికే వచ్చి వారికి కావాల్సిన నిత్యమైన అవసరానికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా గ్రామస్తులకు కావల్సినవన్ని అందుబాటులో ఉండే గ్రామాలలో అలాంటి దుకాణం కనిపిస్తే బయటకి వెళ్లాల్సిన అవసరమే లేదు ఊరు ప్రజల సౌలభ్యంగా మరియు మీ లాభం కలిసి వస్తుంది అదేవిధంగా మీ గ్రామాల్లో చిన్న చిన్న వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలని ఎంతగానో ఆసక్తి ఉంటుంది కాని ప్రజలు సిటి కల్చర్కి అలవాటై అకడికి వెళ్ళి తెచ్చుకోవడం వల్ల ఎన్నో వ్యాపారం పెట్టుకున్నవారికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది జ్యూట్ బ్యాగ్ తయారీ గొప్ప ఎంపిక ఇది గ్రామాల్లో అయితే చాలా అభివృద్ధి పొందవచ్చు మరియు నిత్యంగా మనకి బిజినెస్లో ఎటువంటి నష్టాలు లేకుండా జరుగుతాయి అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో గృహిణులు మరియు ఇతర మహిళలకు కూడా ఇది అద్భుతమైన చిన్న వ్యాపారంగా పని చేస్తుంది గ్రామాల్లోని ప్ర ప్రజలు ఫ్యాషన్ దుస్తులు ధరించాలి అని ఎంతగానో ఇష్టపడతారు కాని వారు మళ్ళి తిరిగి సిటి కల్ సిటీకి వేళ్ళి కొనుక్కోవలసిందే అదే కాకుండా ఇక్కడ పెట్టినట్లైతే అందరూ ఇక్కడ గ గ్రామాల్లోనే బట్టల దుకాణాలు లేకపోవటంవల్ల ఇందుకు కారణం గ్రామస్తులు కూడా కాలంతో పాటు మారుతున్న ఫ్యాషన్తో నడవడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే మంచి బట్టల దుకాణం కూడా మంచి వ్యాపారం ఆలోచనగా చెప్పుకోవచ్చు ఇలాగా మన గ్రామాల్లో రైతులు ఎక్కువుగా ఎరువులు కోసం కూడా పురుగులు మందుల కోసం నగరాలకు వెళ్ళుతున్నారు అలాంటివి ఏమి కాకుండా అదే మన గ్రామాల్లోనే పెట్టుకున్నట్లైతే మనకి ఎంతో లాభకరంగా ఉంటుంది పురుగుల మందులు మరియు ఎరువులు నిల్వ చేయడానికి నిల్వ సౌకర్యాన్ని సృష్టించగలిగితే మీరు వ్యాపారం చేయవచ్చు అదే విధంగా గ్రామాల్లోని చిన్న తరహా వ్యాపారాన్ని పెద్ద మొత్తంలో మూలధనం అవసరం లేదు ఎందుకంటే దుకాణం నుండి విత్తనాలు ఎరువులు కొనుగోలు చేయడం ద్వారా దిన్నీ ప్రారంభించుకోవచ్చు అదే విధంగా భారతదేశంలో వ్యాపారాల మద్దతు మన గవర్నమెంట్ నుంచి ఎంతగానో సహాయ సహకారాలు అందుతున్నాయి దీని ద్వారా వ్యాపారం చేసుకోవడానికి ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా గవర్నమెంట్ ద్వారా ఎంతో ఉపాధి పొందుతున్నారు మన భారతదేశం వ్యవసాయం మీద ఎంతగానో ఆదారపడి ఉంది అదే విధంగా వ్యాపారమనేది కూడా కుడి చెయ్యి లాగా పనిచేస్తుంది